హలో ఎవరండి అవునన్నా ఏం కావాలా ఓకే హాఫ్ కేజీ వచ్చేసి రెండు వందలు కేజీ వచ్చేసి నాలుగు వందలన్న అహ లేవన్నా ఏది కావాలన్నా ఉందన్నా ఫ్లేవర్ ఏది కావాలాన్నా ఇలాచీనా చాక్లేటా చాక్లేట్ది కావాలనా ఓకే మనీ ఫోన్పే చేస్తారా అన్నా మనీ ఫోన్పే చేస్తారా ఓకే ఓకే సర్లేండి అన్న చిన్ని ఇనిషియల్ ఏంటి అన్నా ఇనిషియల్ ఏంటి ఓకే ఓకే సరేనండి